నమస్తే అండి అవునండి చెప్పండి

ఓకే ఓకేనండి ఓకే ఎల్కేజీకి ఏం ఎంట్రెన్స్ లేదండి సెకండ్ క్లాస్కి ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి మినిమం లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ అవి వచ్చో రాదో చెక్ చేస్తాం ఆ ఎగ్జామ్ రాసాక వాళ్ళ రిజల్ట్ కూడా మీకు చెప్తామండి దాని తర్వాత మేము జాయిన్ చేసుకుంటాం నైన్టీ మార్క్స్కండి సెవెంటీ ఫైవ్ క్వాలిఫికేషన్ ఫీజు ఫిఫ్టీ థౌజండ్ అండి అది ఓన్లీ అకాడమిక్ ఫీజ మాత్రమే ఇది ఆ బుక్స్ సపరేటు యూనిఫామ్కి సపరేట్గా ఉంటుంది మాకు బస్సు ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు డ్రాప్ చేస్తానంటే పర్వాలేదు మీరు డ్రాప్ చేయలేకపోతే బస్లో కూడా అవైలబిలిటీ ఉంది దానికి సపరేట్ ఫీజ్ ఇది కొది ఇది కొద్ది పెద్ద స్కూలు కదండీ అందుకు మీకు మెరిట్ లిస్ట్ని బట్టి కూడా ఫీజు తగ్గిస్తామండి మేము మెరిట్ బాగా వస్తే ఎంట్రెన్స్ టెస్టలో పర్ఫార్మన్స్ని బట్టి ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తామండీ అవును ఫిఫ్టీన్ కేే ఉంటుందండి ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది దానికేమి ఓన్ ఎంట్రెన్స్ టెస్టలు అవేమీ ఉండవు ఓన్లీ హాఫ్డే మాత్రమే స్కూల్ ఆ హాఫ్ డే బాగా చెప్తారండి అందరూ బీఎస్సి బీఈడీ అందరూ చేసిన వాళ్ళే డీఎడ్లు చేసిన వాళ్ళే మా ఫ్యాకల్టీ ఆహా లేదండి లేదండి ఇంకేమన్నా ఆ ఓకే అండి ధన్యవాదాలు